మాది ఆంధ్రప్రదేశ్ మేము తెలుగువారము మేము తెలుగు భాష మాత్రమే మాటా మాట్లాడగలం ఇతర భాషలు మాకు ఏమీ రావు భారతీయ భాషలు చాలా ఉన్నాయి ఒక్కొక్క రాష్ట్రానికి ఒక్కొక్క భాష ఉన్నది భిన్నమైన భాషలు ఉన్నాయి ఈ భిన్నమైన భాషల్లో మాట్లాడేవారు వేరే రాష్ట్రానికి వెళ్ళినప్పుడు వారి భాష మారిపోతోంది తెలుగువారు తెలుగు భాషే మాట్లాడతారు మాట్లాడేవారు ఉత్తర భారతదేశానికి వెళ్ళినట్లయితే వారు అక్కడ తెలుగును ఉపయోగిస్తారు లేకపోతే దానికి బదులుగా ఇంగ్లీష్ను ఉపయోగిస్తారు అలాగే దక్షిణ భారతదేశంలో తమిళనాడు కానీ కర్ణాటక కానీ లేకపోతే కేరళ కానీ తెలుగువారు అక్కడికి వెళ్లినట్లయితే వారిలో ఎక్కువగా తెలుగునే మాట్లాడతారు ఎక్కువ మందికి తెలుగు వస్తుంది కాబట్టి తెలుగు భాషలు తెలుగువారి దగ్గరగా ఉంటాయి తెలుగు వారికి దగ్గరగా ఉంటాయి కాబట్టి తెలుగులోనే మాట్లాడతారు కొన్ని పదాలను గెట్టిగా పలుకుతారు అలాగే తెలుగు ముక్కలు ముక్కలుగా రాని వారికి సైగలు చేస్తూ వాళ్ళకు అర్థమయ్యేలాగా మాట్లాడతారు అర్థం చేసుకొని సైగలతో మాట్లాడతారు చేతులతో సైగలు చేస్తూ మొహ భింభంతో హావ భావాలను చూపిస్తూ కూడా మాట్లాడతారు వారికి వారికి అర్థమయ్యేలాగా మాట్లాడతారు సైగలు చేస్తూ మాట్లాడాలి తెలుగువారు వేరేవా భాషలతో మాట్లాడేటప్పుడు ఇట్లా ఇట్లా అని చెప్పి వారికి అర్థమయ్యేలా తెలుగు భాషలో మాట్లాడతారు రాని అప్పుడు మొహ భావాలతో హావ భావాలతో కూడా చూపిస్తూ మాట్లాడతారు మొహాలు కవలింపు చేస్తూ చేతులు జోడిస్తూ చేతు చేతులు సైగలు చేస్తూ వారికి అర్థమయ్యేలాగా చెప్పటానికి ప్రయత్నంచేస్తారు ఎందుకంటే వారికి తెలుగు భాష అర్థం కాదు కాబట్టి వీరే సైగలు చేస్తూ వారికీ అర్థమయ్యేలాగా మాట్లాడతారు పెద్దగా మాట్లాడతారు ఆ యొక్క భాష మనకి రాదు మన భాష వాళ్లకి రాదు కనుక ఆర్డమయ్యేలాగా సైగలు చేస్తూ మాట్లాడతారు లేదంటే ఇంగ్లీష్ ఉపయోగిస్తారు ఇంగ్లీష్ మాట్లాడొచ్చు ఇంగ్లీషులో మాట్లాడితే అర్దమైద్దని కొంత వచ్చిరాని ఇంగ్లీష్గా మాట్లాడుతారు తెలుగు మాట్లాడతారు అలాగనే